కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక తీర ప్రాంత జిల్లా ఇది ఒక ఉష్ణ మండల వాతావరణాన్ని కలిగి ఉంది దీనిలో రెండు ప్రధాన ఋతుపవనాలు ఉంటాయి ఈశాన్య ఋతుపవనాలు మరియు నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ నుండి డిసెంబరు వరకు ఉంటాయి ఈశాన్య ఋతుపవనాలు సాధారణంగా అక్టోబర్ మధ్యలో ప్రారంభమవుతాయి మరియు డిసెంబర్ మధ్యలో ముగుస్తాయి ఈ సమయంలో జిల్లా సగటున నాలుగు వందల నుండి ఆరు వందలు మీటర్లు వర్షపాతం ఉంటుంది వర్షపాతం వ్యవసాయానికి మరియు త్రాగునీటి అవసరాలకు చాలా అవసరం అలాగే నైరుతి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటాయి నైరుతి ఋతుపవనాలు సాధారణంగా జూన్ మధ్యలో ప్రారంభమవుతాయి మరియు సెప్టెంబర్ మధ్యలో ముగుస్తాయి ఈ సమయంలో జిల్లా సగటున వెయ్యి నుండి పన్నెండు వందలు మిల్లీ మీటర్లు వర్షపాతం పడుతుంది వర్షపాతం వ్యవసాయానికి మరియు త్రాగునీటి అవసరాలకి చాలా అవసరం కోనసీమ జిల్లాలో వేసవికాలంలో వాతావరణం ఎలా ఉంటుంది అంటే వేసవి సాధారణంగా మార్చు నుండి మే వరకు ఉంటుంది ఈ సమయంలో ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్సు వరకు పెరగవచ్చు వేసవి కాలం చాలా వేడిగా మరియు పొడిగా ఉంటుంది కోనసీమ జిల్లాలో శీతాకాలం సాధారణంగా నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది ఈ సమయంలో ఉష్ణోగ్రతలు పదిహేను డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చు శీతాకాలంలో చాలా చల్లగా మరియు తేమగా ఉంటుంది కోనసీమ జిల్లాలో కఠినమైన వాతావరణం చాలా అరుదు అయితే రెండు వేల ఇరవై రెండులో జిల్లాలో భారీ వర్షాలు కురిసి వరదలు వచ్చాయి వరదలు అనేక గ్రామాలను ముంచే చ్చేతేసాయి మరియు వ్యవసాయానికి గణనీయమైన నష్టం కలిగించాయి కోనసీమ జిల్లాలో వాతావరణం మార్పులు కనిపిస్తున్నాయి గత కొన్ని దశాబ్దాలుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి మరియు వర్షపాతం యొక్క పాత్ర మారింది ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వేసవికాలం మరింత వేడిగా మరియు శీతాకాలం మరింత చల్లగా మారింది